పనిచేసి చానా కష్టాలతో చేసి నేను మా ఇల్లుకి నడుపుతుండే ఇల్లులో తినడానికి బియ్యం లేకుండా ఇల్లు కిరాయి కట్టడానికి పైసలు లేకుండా అప్పుడు నేను ఏం చేయాలని అర్థం కాక ఏదో కిరాణా జనరల్ స్టోర్లోకి వెళ్ళి ఆడ పని నేర్చుకున్న పని నేర్చుకొని ఎన్నో పని ఎన్నో సంవత్సరాల కింద పని ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఆడ పనిచేసి నేను

వేరే లాగా అయిపోయింది దానివల్ల నేను ఏదో ఒక నేర్చుకున్న ఏదో ఇలాగ అయ్యింది అది నేను నేర్చుకున్న ఏదో ఒక నేర్చుకుందామని ఒక బిజినెస్ పెడదామని ఆలోచన చేసిన కానీ ఆర్థిక సాయం దక్కలే ఎన్నో పగలు రాత్రి కష్టపడి ఏదో ఒకటి పనిచేసి ఆటో నడిపి ఇల్లు తుడిచి కార్ నడుపుకుంటా ఏదో ఒక చేసుకుంటా నేను ఎన్నో సంవత్సరాలకి ఏడాడో పనిచేసి నేను

ఇట్లా ఇయ్యాలే ఎవ్వరికి ఎవ్వనితో ఎట్లా ఉండాలి దానివల్ల నాకు మంచిగా మంచిగా థాట్స్ వచ్చినాయి దానివల్ల నేను ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలు మా సేటునే తిట్టుండే నాకు ఎన్నో ఒక్క పని స్టార్టింగ్లో ఒక్క పని సరి కాకుంటేనే ఒక కిలోకి అర్ధ కిలో చేసేవాడిని అర్థ కిలోకి రెండు కిలోలు ఇస్ ఇచ్చేవాడిని నాకు అది అర్థం కాకుండా ఎందుకంటే నేను చదువుకోలేదు కదా అప్పుడు నేను మా మా సేటు అట్లా కొట్టి తిట్టి అట్లా ఇట్లా చేసి చెప్పి నాకు అది నేర్పించుకుంటా నాకు అట్లానే ఎన్నో సంవత్సరం తిండి లేకుండా నేను ఆ సెట్ మాసేట్ మంచోడు వాళ్ళు నాకు తెచ్చి అన్నం పెట్టి మళ్ళా కొట్టి తిట్టి నేర్పించే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి నా బాధ తెలుసు నా పరిస్థితి తెలుసు నా పరిస్థితి చూసి వారు నాకు అంత కూర కొంచెం బాధపడి నాకు మంచిగా

అట్లాంటివి నేను ఏమనుకోలే కానీ తర్వాత నాకు మా సేటు చనిపోయినంక చాలా బాధగా ఉండే వాళ్ళ కొడుకులు ఆ స్టోర్ చూసుకుండే మళ్ళా నాకు వాళ్ళ కొడుకులు ఎట్లనో చేస్తుండే మా డాడీ మొత్తం నీకే చేసిండు నీకే చేసి పెట్టి పెట్టిండు మొత్తం ఆడ నీకే పెట్టిండు అని చెప్పిండు నేను ఆడనుంచి వెళ్ళిపోయి నేను చిన్న కిరాణా స్టోర్ పెట్టుకున్న చిన్న కిరాణా స్టోర్ పెట్టుకొని అలా మా సే సేటు వల్ల కొన్ని కస్టమర్స్ నాకు తెలుసు అలా తెలుసుకున్న వాళ్లు నాకు మా దుకాణ మా జనరల్ స్టోర్లోకి పిలుచుకొని వాళ్లకి కొంచెం హగ్గు అలా ఇచ్చి మంచి మంచి ఐటెంలు క్వాలిటీ ఐటమ్స్లు ఇచ్చి ఇస్తుండే దానివల్ల వాళ్లకి ఇంప్రెస్స్ అయింది నాకు ఇం మంచిగా అనిపించింది దానివల్ల చిన్నచిన్నగా చేసి నేను పెద్దగా కిరాణా జనరల్ స్టోర్ పెట్టుకున్న దానివల్ల నాకు ఎంతో ఆర్థికం ఉం ఉంటుండే నేను దాని నుంచి నేను మంచిగా మంచిగా కొత్త కొత్త కస్టమర్లు కొత్త కొత్త ఆరాధాలు మంచిగా వస్తుండే నాకు నాతో మంచి మంచి క్వాలిటీ ఐటమ్స్ నేను పెడతా ఇప్పుడున్న ఎప్పుడైనా నేను ఆ ఐటెంలు మంచి క్వాలిటీ తెప్పిస్తా నేను ఎప్పుడైనా ఏమైనా ఎందుకంటే కస్టమర్ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అంతే